హలో ఓలా కస్టమర్ కేరాండి అది నా పేరు అభిరామ్ అండి ఇందాక ఒక అరగంట క్రితం మీ క్యాబ్ బుక్ చేసుకున్నానండి అందులో అందులో నా పర్సు ఆ ఫోను బై మిస్టేక్ అనుకోకుండా పడిపోయాయి ఒకసారి ఆ క్యాబ్ డ్రైవర్ ఫోన్ నెంబర్ కనెక్ట్ చెయ్యగలరా హలో నాగేశ్వరావు గారండి అది ఇందాక ఒక అరగంట క్రితం మీ క్యాబ్లో వచ్చాను కదండీ అవి నా పర్సు ఫోన్ అనుకోకుండా పడిపోయాయి ఒకసారి చూసి చెప్తారా ఉన్నాయా లేవో